ఏఐ అనేది ఏఐ ఉపయోగపడే రంగాలు ఖచ్చితంగా ఒకటి సడన్గా ఇప్పుడు విద్యార్థి విద్యార్థులకు ఎలాంటి రకాలైన ప్యారిస్ ఒక ఒక ప్రాబ్లంని క్రియేట్ చేయాలంట ఒక ఒక ఒక వడ్ యొక్క అర్థం తెలుసుకోవాలన్నా ఏ ఇంటలిజెంట్ ఆర్టిఫిషియల్ చాలా రకంగా ఉపయోగపడుతుంది అది చరురకంగా అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో చిన్నపిల్లల చేతిలో కూడా ఇంటర్నెట్ అందించడం వల్ల వారు చాలా తక్ప్పుగా ఉపయోగిస్తున్నారు అంటే ఫోటో మార్కింగ్స్ అని బ్యాడ్ వీడియోస్ మేకింగ్ గాని ఇందువల్ల చాలా ప్రభావితం చెడు ప్రభావితం ఉంది అంటే ఏమి చేయని అనాధ ఏమి చేయని ఒక మంచి వ్యక్తులు కూడా దీనివల్ల అనేక రకమైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కనక ఏఐ అనేది ఉపయోగకరమైన దాన్ని ఎంతగా వాడుకుంటే అంత మంచి ఉపయోగం ఉంటుంది కానీ ఈ ఏఐ అనేది ఇప్పుడు చిన్నపిిల్లలకు చిన్నపిల్లల్ని ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి ఎలా అయితే హ్యాపీ ఉంటారని ప్రతి ఒక్కటి మనకి సజెస్ట్ చేస్తుంది కాకపోతే అనేకకైన బ్యాడ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ అంటే ఇప్పుడు ఫోటో మార్ఫింగ్స్ గాని ఒక ఒకరి ప్లేస్లో ఇంకొకరిని పెట్టడం కాని వాళ్ళ వాయిస్ని చేంజ్ చేయడం కానీ ఇదంతా ఏఐ వల్ల సాధ్యం అవుతుంది కనుక వీటివల్ల ఇవి చాలా చెడు ప్రభావం ఉంటుంది దీని అదే ఉపయోగం అయితే సాఫ్ట్వేర్ సైడ్ కాని ఏదలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వరీస్ ఉన్నా స్టూడెంట్స్కి లేకపోతే ఎలాంటి ఇబ్బంది ఉన్న ఒకవేళ వేరే సిటీకి వెళ్ళాలన్నా తెలియని ప్లేసెస్ ఉన్నా కాని మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఏ ద్వారా